నా ప్రకారం మనం మన సాంప్రదాయాలని గుర్తు పెట్టుకోవడం ఎంతోమంచిది నేను నేనైతే సాంప్రదాయకంగా పెన్నుతో కాగితంపై రాయాలని అనుకుంటున్నా అనుకుంటా ఎందుకంటే మన పూర్వీకులు ఎవరైతే ఉండేవారో వారు తమ రాతల నుండే మనకు మన చరిత్రను అనేది ఏదైతే చెప్పగలిగారు అలాగే మనం కూడా మన ఇతర తరాల వారికి చెప్పాలనుకుంటే మన రాతల ద్వారా చెప్పాలే కానీ ఈ ల్యాప్టాప్ లేదా మొబైల్లో టైప్ చేసి చెప్పాలని నేను అనుకోవడం లేదు ఇటీవల సంవత్సరాలలో రాయడం చాలా మారిపోయింది ఎలాగంటే మన పూర్వీకులు ఆ కాలంలో ఆ ఇంకేదైతే ఉండేదో వాటిని నెమలి ఈకలు లేదా ఇతరత్ర వస్తువులతో వాడి వారు రాసేవారు కానీ ఈ కాలంలో మా నేను చదువుకునే కాలంలో అనగా పంతో రెండువేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది వరకు పెన్నులు చాలా ప్రావీణ్యం చెంది ఉండేవి అప్పుడు అందరు పెన్నులనే వాడేవారు అప్పుడు ఈ విజ్ఞానం అనేది ఉండేది కాదు కానీ ఈ కాలంలో ప్రతి ఒక్క యువత అనేది ఏమైపోయిందంటే వారికి ఈ మొబైల్ ల్యాప్టాప్ అనేవి ఎంతగానో అలవాటు పడిపోయాయి అందువలన వారికి ఈ కాలంలో పెన్ను వాడాలంటే వారికి ఏదో రకమైన ఒక భయం లాంటిది కలుగుతుంది అలాగే వారు అలా వాడడంని ఎంతో కించపరమైన మరియు చిన్నదిగా చూస్తారు అదే ఇప్పుడు ఒకరి చేతికి మీరు ల్యాప్టాప్ లేదా మొబైల్ ఇచ్చి ఏదైనా టైప్ చేయమంటే వాళ్ళు ఎంతో తొందరగా దాని టైప్ చేసి మీకు ఇవ్వగలుగుతున్నారు కానీ వారి చేతిలో ఒక పేన్ను లేదా ఒక ఇంకేదైనా కలంను పెట్టి ఏదైనా ఒక విషయాన్ని గురించి రాయమని అడుగుతే వారికి రాయడం రావడం లేదు అది మనం ఎంతో మనం ఎంతో ఆలోచన చేసి మరియు ఇంకా ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం మన పూర్వీకులు ఎవరైతే ఉండేవారో వారు గంటలు గంటలు తరబడి వారు రాసే ప్రతి ఒక్క గ్రంథం లేదా ఇంకేదైనా కథలు అనేవి ఉండేవో వారు తమ తమ కలముల నుండి అవన్నీ ఉద్భవించి మనకు ఒక మంచి చరిత్రను అందించాయి మనం మన ఇతర తరాలకి కూడా అదే చరిత్రను అందించాలనుకుంటే మన మీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉండాలి కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క విజ్ఞానాన్ని మనం అలవర్చుకోవడం వలన మన భవిష్యత్తు తరాలకి మనం మన చరిత్ర అని చెప్పలేకపోవడం ఇలాంటివి జరగవచ్చు ఈ కాలంలో కృత్రిమ మీద అనగా ఆర్టిఫిషియల్ ఇంటలిజం రావడం వలన ఇది ఈ టైపింగ్ నుంచి సొంతంగా వారు ప్రింటర్లు తీసే వరకు వెళ్లిపోయింది ఈ కాలంలో ఎవరు అసలు రాయడం టైపింగ్ లాంటివి చేయడం అలవాటు పరుచుకోవడం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా మీరు చాట్బోట్లు జీపి టూల్ అంటూ ఏదో ఒక విధంగా వారు తమ కావాల్సిన ఏదైతే విషయాలు ఉంటాయో వాళ్ళు టైప్ చేయకుండా కేవలం వారు శోధించి గూగుల్ నుండి లేదా ఇతరత్ర వాటి నుంచి శోధించి తీసుకోవడమే ఒక అలవాటుగా చేసుకున్నారు ఆ కాలంలో ఎవరికైనా మీరు ఒక పనిని అప్పగించుంటే వారు తమ తమ ఏకైక శక్తితో వారు ఆలోచన జ్ఞానంతో వారు అవన్ని ఆలోచించి రాసి మీకు అందించేసేవారు కానీ ఈ కాలంలో మీరు ఏ చిన్న కుర్రాడినైనా చూసుకోండి పిల్లవాడిని చూసుకొని అలాగే ముప్పై ఏళ్ల వయసు వచ్చిన పెద్దవారైనా సరే వారి ప్రతి ఒక్కరును ల్యాప్టాప్ లేదా ఇంకా ఇతరత్ర విజ్ఞానాన్ని వాడి వారి సొంత సొంత ఆలోచనను మర్చిపోయి ఇతరత్ర వచ్చిన ఈ కృత్రిమ మీద వంటి విజ్ఞానాలను వాడి వారు ఇవన్నీ పనులు అనేవి వారు పూర్తి చేయడం జరుగుతుంది కానీ మనం చూసుకున్నట్లయితే మన పూర్వీకులు తమ సొంత తెలివితో ఇలాంటి గ్రంధాలు ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలను రాయడం చూసాం కానీ ఈ కాలంలో మనకి అలాంటి గ్రంథాలు రాసేవారు చాలా అరుదు ఎందుకంటే తమ తమ ఆలోచన శక్తిని ఎవరు ఉపయోగించుకోవడం లేదు కాబట్టి మనము పెన్నుతో కాగితంపై రాయాలను అనుకోవడం ఎంతో గొప్ప విషయం కానీ ఈ కాలం వారికి అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది వారు తమ తమ మొబైల్ ల్యాప్టాప్లపైనే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారు కానీ ఆ ఉన్న పేపర్ పెన్నును ఎవరు పట్టించుకోవడం లేదు ఇలాంటి సాంప్రదాయాలు అన్ని మర్చిపోవడం మనకు ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవన్నీటినీ మనం అధిరోహించాలనుకుంటే మన వచ్చే తరాలకి మనం ల్యాప్టాప్ మరియు ఈ కృత్రిమ మీద ఈ మొబైల్ అనేవి అందించడం లాంటివి చేయకుండా మనం వారికి పెన్ను పేపర్తో రాయడం సరిగ్గా అలవాటు చేస్తే మనకు మన వచ్చే తరాలు భవిష్యత్తు తరాలకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మన పూర్వీకులు ఎలాగైతే ఒక గొప్ప గొప్ప గ్రంథాలను వాళ్లైతే రాసిచ్చారో మనం కూడా మన ఇతరత్ర ఎవరైతే చరిత భవిష్యత్తు తరాలుంటారో వారికి కూడా మనం అలాంటి చరిత్రను చెప్పాలనుకుంటే మనం ఈ పేపర్తో పేపర్ పై పెన్నుతో రాయడమే అత్యున్నతం అంతేగాని ఈ వచ్చిన కృత్రిమ మీద మరియు ఇతర ఇతర పరిజ్ఞానాన్ని వాడి మనం రాయడం అనేది అదొక అనివార్యమైన పరిస్థితి కాబట్టి నా ప్రకారంగా పెన్నుతో కాగితంపై రాయడమే మంచిదని నేను అనుకుంటున్నాను